నేను మీషోలో ఒక డ్రస్ ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా బాగుంది అలాంటి డ్రస్ చా అందరు కొనాలని కోరుకుంటున్నాను ఆ డ్రస్ క్వాలిటీ చాలా బాగుంది ఆ ప్రోడక్ట్ అంటేనే నాకు చాలా ఇష్టం అసలు ఎంత బాగుందంటే చెప్పలేను క్లాత్ అయితే సూపర్ ఉంది స్టిచ్చింగ్ సీన్స్ ఏం అవసరమే కరెక్ట్ సైజు సైజు కూడా బాగుంది కలర్ బాగుంది క్లాత్ బాగుంది అన్ని బాగున్నాయి ఆ డ్రస్ వేస్కొని ఫంక్షన్కి వెళ్తే అందరు నన్నే చూడాలి అట్లుంది డ్రస్ మాత్రం కిరాక్ ఉంది అసలు కొన్ని ప్రొడక్ట్స్ అవి ఏందో అంత అసలు నా ఫస్ట్ ప్రోడక్ట్ మాత్రం అసలు మంచిగా ఉంది ఇంకా మిగతావి ఏమి చూడలేదు నేను ఇంకా ఇంకా ఏం పెట్టుకోలా ఆర్డర్ కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా పెట్టాలనుకుంటున్నాను మీకు కూడా అందరికీ చెప్పి పెట్టాలనుకుంటున్నాను మీతోను కూడా పెట్టిపించాలనుకుంటున్నాను గత ప్రోడక్ట్ చాలా బాగుంటుంది మీషో చెప్పలేను అది ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనంత బాగుంటుంది అది డ్రస్ క్లాత్ మళ్ళీ దానికి ప్యాంట్ చున్నీ విత్ చున్నీ అట్లా మనం బయట కొంటే కూడా మనకంత ఉండదు బయట కూడా దొరకదు ఆ క్లాత్ బయట ఏందంటే సన్నబడుతుంటుంది మొత్తం లోపలికి మొత్తం కనిపిస్తుంది ఏం అర్థం కాదు అసలు ఏం చేయాలో తెల్వదసలు అది కుట్టించుకున్న కూడా కుట్టించుకున్నట్లు మొత్తం వేసుకున్న కూడా వేసుకోనట్టు స్ట్రక్చర్ ఎట్లుందో అట్లా కనిపిస్తుంది ఇట్లా మన మీషోలో తీసుకున్నా ప్రొడక్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ ప్రొడక్ట్స్కి నేను చాలా అడిక్ట్ అయిపోయిన ఆ డ్రస్ మాత్రం మస్తుంది డ్రస్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంకోటెంటంటే మా ఆయనకి టూ షర్ట్స్ ఒక జీన్స్ కూడా ఆర్డర్ పెట్టాను నా డ్రస్తో పాటు షర్ట్స్ మాత్రం అసలు చెప్పలేను బయట మనం వేరే షాప్స్ లలో తీసుకుంటే షర్ట్ ఒక్కటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు ఉంటుంది కానీ మీషోలో చాలా తక్కువ ధరకు మంచి ప్రోడక్ట్ ఎంత అంటే ఇప్పుడు మంచి ప్రోడక్ట్ షర్ట్ ఒక్కటి ఇప్పుడు అది ఒక్క షర్ట్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కటి అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే కూడా ఫోర్ ఫిఫ్టీ ఒక్కటి పడ్డది షర్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అంటే కూడా మనకి నైన్ హండ్రెడ్ బయట కొంటే నైన్ హండ్రెడ్కి ఒక షర్ట్ కాదు కదా మొత్తం ఆవారా ఆవారా దొరుకుతాయనమాట షర్ట్స్ బాగుంటాయి మన మీషో ప్రోడక్ట్ మాత్రం కిరాక్ అస్సలు చెప్పలేను జీన్స్ కూడా చాలా బాగుంది మా ఆయన కరెక్ట్ సైజ్ కింద కట్ చే కట్ చేయచ్చా అన్ని కట్ చేయాలి మళ్ళీ మిషన్కి వెళ్ళి మళ్ళీ కుట్టించాలి అట్లేమీ లేదు మొత్తం యాంకిల్ వచ్చింది కిరాక్ ఉంది జీన్స్ షర్ట్ వేస్కొని మంచిగనిపిస్తుంది నా కోరికేందంటే మిగతావాళ్ళు తరచు కూడా ప్రోడక్ట్ కొనాలని కోరుతున్నాను మీషో ప్రోడక్ట్ మాత్రం తెలిసింది అందరికి బాగుంటాయని ఏది ఎదో ఆర్డర్ పెట్టిన బాగానే ఉంటాయి మళ్ళీ మన ఫ్లిప్కార్ట్ అనుకుంటా ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే షర్ట్స్ ఏం బాగా రాలేవు అందుకే మీషో ట్రై చేసినాను మీషోలో బాగా వచ్చినాయి మీషో మీషోలో ప్రోడక్ట్ బాగుంటుంది మీషో డ్రస్ బాగుంటాయి క్లాత్ బాగుంటుంది ప్యాంట్ బాగుంటుంది షర్ట్స్ బాగుంటాయి టీ షర్ట్స్ బాగుంటాయి నువ్వు ఏది కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ మంచిగొస్తాదనమాట మీషోలో క్లాత్ని బట్టి మనం అర్థం చేసుకో గలుగుతాం అప్పుడే అరే బాగుంది అరే ఇది ఇదే కంటిన్యూ చేయాలి ఇట్లనే ఆర్డర్ పెట్టుకోవాలి మనం ఇట్లనే చేయాలి ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా మనకి పైసలు మిగులుతాయి అని ఆలోచనతోనే నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాను అన్ని చాలా బాగా వచ్చాయి నాకైతే ఇంత వరకు నా ఫస్ట్ ప్రోడక్ట్ కొన్న డ్రస్ మాత్రం ఇంకా బాగుంది అది ఎప్పుడో జమానాలో కొన్నా ఇంకా ఓ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్న చాలా అంటే చాలా బాగుంది డ్రస్ అది ఇంకా కొత్తగుంది ఇప్పుడు దాన్ని వాష్ చేసి మళ్ళీ ఐరన్ చేసి పెట్టుకుంటే కొత్త డ్రస్లానే ఉంది ఏం పాడుకాలేదు చాలా బాగుంది డ్రస్ మా ఆయన కొన్న షర్ట్స్ కూడా ఇంకా ఉన్నాయి జీన్స్ కూడా ఇంకున్నాయి ఇంకా చాలా కొన్నా చాలా రకాలు కొన్న నేను కూడా కపుల్ టి షర్ట్స్ కొన్నాం ఇద్దరము కపుల్ టి షర్ట్స్ కూడా చాలా చాలా బా వచ్చినాయి ఆ కపుల్ టి షర్ట్స్ ఎంతంటే చెప్పలేను అసలు టి షర్ట్స్ మాత్రం మస్త్ బావున్నాయి ఇంకేంటి విషయాలు అని షూస్ ఆర్డర్ పెట్టిన షూస్ బాగున్నాయి చెప్పులు బాగున్నాయి మా పిల్లలకి బట్టలు క్యాప్స్ స్వేటర్స్ మొన్న స్వేటర్స్ కూడా ఆర్డర్ పెట్టిన స్వేటర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మీషోనే వేరు అసలు మీషోలో ఎంతంటే చాలా బాగుంటాయి మీషో ప్రోడక్ట్ అంటేనే చాలా ఇష్టం అందరికి మీషోలో ఏంటంటే మీషో మీషో మీషో చాలామంది అనుకుంటారు ఆన్లైన్లో ఏం మంచిగా రావు బట్టలు ఎందుకు ఎందుకు పెట్టుకొని వెస్ట్ అసలు అట్లా ఏమి లేదు మంచిగా బయటనే బాగుంటాయి బట్టలు

బయటనే బాగుంటాయి బట్టలు ఆన్లైన్లో పెట్టుకుంటే ఏం మంచిగా రావు బట్టలు చాలా మంది అనుకుంటారు కానీ అట్లా ఏమి కాదు కొన్ని కొన్ని మీషో ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంటుంది మిగతా ఏమో నేను ట్రై చేయలేదు నాకు తెలీదు ఒక ఫ్లిప్కార్ట్ ట్రై చేసినా నాకేం మంచిగా అనిపియలేదు మీషో మీషో కంటే ఎక్కువ అంతెం లేదులే అది సో నేను మీషోలోనే చాలా ఆర్డర్ పెట్టుకున్న చాలా పెట్టిన చాలా అంటే చాలా బాగున్నాయి మన ఏమంటారు వాచ్ ప్లేట్స్ డిన్నర్ సెట్ మళ్ళీ వాటర్ బాటిల్స్ బ్యాట్ స్లిప్పర్స్ పిల్లలకి షూస్ డ్రస్సెస్ డైలీ వేర్ డ్రస్సెస్ నైటీస్ నైట్ ప్యాంట్లు ఇలా చాలా రకాలు చాలా కొన్న స్యారిస్ మాత్రం అసలు సూపర్ చెప్పలేను స్యారిస్ గురించి అయితే స్యారిస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి నేను కొన్న ప్రోడక్ట్ అడ్రస్సు చాలా బాగుంది ఇంకా బాగుంది ఇంకా ఉంది అలానే ఇంకా చాలా కొన్న అవి కూడా చాలా మంచి మంచిగంటే మస్తు మంచిగున్నాయి అవి అవి వేస్కొని బయటికి పోతే అందరు నన్నే చూస్తారు మొత్తం ఆయన మొత్తం మోడల్ మోడల్ అయిపోతారు ఇంకా మీషో ప్రో మీషో బట్టలకి చాలా మంది వ్యాల్యూ ఇయ్యరు అయితే అన్ని అందులోనే ఉంటాయి ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు నా గురించి నేను చెప్పుకుంటున్నాను మీషోలో నేను ఫస్ట్ టైం బట్టలు కొన్నప్పుడైతే భయమైంది ఎట్లా వస్తుందో క్లాత్ డ్రస్ బాగుంటుందో లేదో కలర్ బాగుంటుందో లేదో బ్రైట్గా ఉంటుందో లేదో కలర్ లైటుగుంటుందా బ్రైట్గుంటుందా నేను పెట్టిన సైజ్ వస్తుందా లేదా చున్నీ వస్తుందా లేకపోతే ప్యాంట్ వస్తుందా లేదా చున్నీ వస్తుందా లేదా ప్యాంట్ వస్తుందా లేదా అసలేంట్లంటే చెప్పలేను ఇంకా మాటలల్లో చాలా బాగుంది చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి నేను నమ్మలేను అస్సలు నేను ఉహించలేను ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి ఇట్లా ఇట్లా వస్తాయి మళ్ళీ డెలివరీ వాళ్ళు కూడా ఇంటి వరకొచ్చి వెళ్ళిపోతారు మంచిగా ఇచ్చి వెళ్తారు గుడ్ రిసీవ్ వాళ్ళది నేను వాళ్ళను బాగానే రిసీవ్ చేస్కుంటాను వాళ్ళు మనకు మాకు బాగానే ప్రొ ప్రొటెక్ట్ చేశారు ఇంకా తీస్కోండి మేడం అట్లా ఇట్లా సరే అని ఆర్డర్ చెప్తాను మళ్ళీ నేనే కాకుండా పక్క పక్కింటి వాళ్ళకి నా ఎదురింటి వాళ్ళకి నా ఇటుపక్కింటి వాళ్ళకి అందరికి చెప్పాను పెట్టుకోండి అంటే వాళ్ళు కూడా ఒకసారి పెట్టుకున్నారు చాలా బా వచ్చినాయి కొన్ని అదైతే మనకింకా ప్రాఫిట్ పైసలు మీషో చాలా బాగుంది తక్కువ రేటులో మంచి క్వాలిటీ అట్లా అని చేశాను అనమాట అంటే మస్తు మంచిగా ఉంది అసలు మీషోలో క్లాత్స్ బాగుంటాయి బాగుంటాయి సూపర్ చెప్పలేము మనమైతే అంత బాగుంటాయి క్లాత్స్ మాత్రం ఏందంటే ఇంకా మీషోలో సూపర్ అంటే సూపర్

ఎట్లాంటే చెప్పలేను ఇక నేను ఆ క్లాత్ బట్టి ఆ క్లాత్ అది మళ్ళీ ప్యాంట్ చున్నీ చున్నీ మాత్రం లంగా వోణీలోకి వేస్కొని

అసలు నా మాటలు కూడా అసలు ఏం చెప్పిన కూడా నాకు అర్థం అయితలేదు అంతే అండి నేనైతే మీషోలో కొన్న ఆ ఆ ప్రోడక్ట్ మాత్రం సూపర్ నేనైతే చాలా హ్యాపీ ఇంకా బట్టయితే బాగుంది క్లాత్ బాగుంది డ్రస్ కూడా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి మీరందరు కూడా కొనాలని కోరుతున్నాను నా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే అదే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా డ్రస్ టు షర్ట్స్ వన్ జీన్స్ చాలా బాగున్నాయి